రేడియోల్లో కానీ టెలివిజన్లో కానీ తెలుగు భాష నార్మల్గానే అందరూ వాడేటట్టే మ వాడుతారు ఇంకోటి ఏంటంటే ఇంకా స్పష్టంగా వినపడుతుంది రేడియోలలో కానీ టెలివిజన్లో కానీ ఇంకా దానివల్ల ఇంతకుముందు రేడియోలు ఎక్కువ యూస్ చేసేవారు పాతకాలంలో రేడియోలు టెలివిజన్లు ఇవే ఎక్కువ యూస్ చేసేవారు ఇప్పటికీ టెలి టెలివిజన్లలో తె పర్టికులర్గా తెలుగు లాంగ్వేజ్ అనే కాదు హిందీ వస్తుంది ఉర్దూ వస్తుంది గుజరాతీ వస్తుంది ప్రతి ఒక్క లాంగ్వేజ్ వస్తుంది స్పెసిఫిక్గా ఈ లాంగ్వేజ్ అని ఏం లేదు ఇంకా ఏంటంటే మన తెలుగు భాషని వాడినంత స్పష్టంగా అంత పర్టికులర్గా ఇంక వేరే భాషలు కూడా అంత స్పష్టంగా వినపడవు అంత స్పష్టంగా వినిపిస్తాయి రేడియోలలో అలాగే టెలివిజన్స్లో కూడా ఇప్పుడు టెలివిజన్ టెలివిజన్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రోగ్రాం పెట్టడం కానీ చాలా చాలా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు దానిమీద